హలో చెప్పండి చెప్పమ్మా ఏమైందమ్మా అవునా అమ్మా ఏమైనా జారి పడ్డారా అమ్మా లేకపోతే నిద్రలో ఏమైనా పట్టేసిందా నేను మీకు అవునా అమ్మా ఇది అయితే మీరు కొద్దిగా ఐస్ ప్యాక్ అనేది కొద్దిగా చేయించి పెట్టుకోండి మీకు ఓలినీ స్ప్రే రాస్తాను నేను అది స్ప్రే చేసుకోండి తగ్గిపోతుంది ఖచ్చితంగా ఇంకా తగ్గలేదు అనిపిస్తే మీరొక సారి క్లినిక్కు రండి నేను బెల్ట్ రాస్తాను బెల్ట్ మీకు యూజ్ అవుతుంది ఎక్కడైతే ఏ నరం పట్టేసిందో బెల్ట్ అందుకు కవర్ చేసేసి ఫ్రీగా మీకు యూజ్ అవుతుంది మీ నొప్పిని లాగేస్తుంది

నేను పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ కూడా రాస్తాను అది కూడా వేసుకోండి ఓకే అమ్మ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ కూడా యూజ్ చేయండి తగ్గకపోతే ఆయింట్మెంట్ పెట్టండి ఇంకా తగ్గలేదనుకుంటే మాత్రం బెల్టే బెస్ట్ సజెషన్ వాడచ్చమ్మ ముందు ఇవి ఇవి చేయండి అమ్మ తర్వాత మీకు ఇంకా తగ్గలేదు అనుకుంటే మంచి సజెషన్స్ నేను ఇస్తాను క్లినిక్కి వస్తారుగా మీరు అప్పుడు నేను వివరంగా చెప్తాను ఓకే అమ్మ ఓకే అమ్మ